నేను రీసెంట్గా ఒక టీ షర్ట్ బుక్ చెయ్యడం జరిగింది క్లాత్ డెలివిరీ అయితే ఇన్టైమ్కి వచ్చింది దానికి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది కాని తీసుకున్నప్పుడు మాత్రం నాకు అది సైజ్ ఫిట్ అవుతుంది అని అనిపించలేదు ఎందుకంటే అది చాలా చిన్నది పంపించాడు నేను అనుకున్నది ఎక్స్ఎల్ కానీ వాడిచ్చింది యల్లే కానీ అది చాలా క్లాత్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు యాస్ యుస్వల్ అలాగే టైట్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా అసలు బాగాలేదు చిరిగి పోయింది సో నేనైతే ఇవి ఐటమ్లకి నెగిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాను వన్ స్టార్ అయితే నేను ఇస్తాను